మా కుటుంబంలో అంటే సుదీర్ఘ చరిత్ర ఉన్న నేటికీ ఆచరిస్తున్న సాంప్రదాయాలంటే శత్రువు మన ఇంటికొ వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి మన మనకి సహాయం అని ఎవరు వచ్చినా మనం వాళ్ళని సహాయం చేసి పంపించాలి పండుగలకి పెళ్ళిళ్ళకి మన తోటి వాళ్ళు మనం మన బంధువులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు మనకొచ్చి పత్రికలు పంచడం వాళ్ళకి మంచి చెడు కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం హల్ది ఇలా కొన్ని కొన్ని పా పాటించడం వాళ్ళకి అమ్మాయికి మంచి చెడ్డ చెప్పగలగడం ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ఎలా చూసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులను ఏ విధంగా పెంచింటారు ఇలా చెప్పడం మన సాంప్రదాయాలు మన ఇంట్లో ఆచరించేదంటే ముఖ్యంగా ఒక పెళ్ళి ఒక అమ్మాయి ఒక ఇంటికెళ్తే వాళ్ళ పద్ధతులను అనుకరించి మాట్లాడడానికి జరగడం కొంచెం సమయం పడుతుంది దాన్ని అనుసరించుకొని అబ్బాయి వాళ్ళు కూడా ఉండడం ఇలా కొన్ని కొన్ని చేస్తే బాగుండు కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ చూసుకొని సాంప్రదాయ పద్ధతుల్లో కార్యక్రమాలు చేయడం పెళ్ళి చేయడం అప్పగింతలు అమ్మాయిని బాగా చూసుకోవాలి ఇలా కొన్ని కొన్ని చేయవలసిందిగా కోరుచున్నాను